మా ఆంధ్రప్రదేశ్లో విస్తృత శ్రేణి విశ్రాంతి కార్యకలాపాలు అందించే ప్రధాన వినో వినోద కేంద్రాలు లేదా జిల్లాలు విశాఖపట్నం విశాఖపట్టణం రాష్ట్ర రెండవ అతిపెద్ద నగరం ఇక్కడ కూడా అనేక షాపింగ్ మాల్స్ రెస్టారెంట్లు పబ్బులు మరియు క్లబ్బులు ఉన్నాయి తిరుపతి తిరుపతి రాష్ట్రంలోని అతిపెద్ద హిందూ పుణ్యక్షేత్రం ఇక్కడ అనేక హోటల్లు రెస్టారెంట్లు మరియు పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి వైజాగ్ వైజాగ్ రాష్ట్రంలోని మరొక ప్రధాన నగరం ఇక్కడ కూడా అనేక షాపింగ్ మాల్స్ రెస్టారెంట్లు పబ్బులు మరియు క్లబ్బులు ఉన్నాయి కర్నూలు కర్నూలు రాష్ట్రంలోని ఒక ప్రధాన పారిశ్రామిక నగరం ఇక్కడ కూడా అనేక షాపింగ్ మాల్స్ రెస్టారెంట్లు మరియు పబ్బులు ఉన్నాయి ఈ జిల్లాలో మీరు అనేక రకాల వినోద కార్యకలాపాలను ఆస్వాదించవచ్చు షాపింగ్ ఈ జిల్లాల్లో అనేక షాపింగ్ మాల్స్ ఉన్నాయి ఇక్కడ మీరు బట్టలు దుస్తులు దుకాణాలు దుకాణాలు మరియు ఇతర వస్తువులను కొనుగోలు చేయవచ్చు భోజనం ఈ జిల్లాలో అనేక రకాల రెస్టారెంట్లు ఉన్నాయి ఇక్కడ మీరు భారతీయ అంతర్జాతీయ మరియు ప్రాంతీయ వంటకాలను ఆస్వాదించవచ్చు